హలో కామోజీ రెస్టారెంట అండి చెప్పండి సింగిల్ వచ్చి వన్ నైంటీ ఉంది ఫుల్ వచ్చి టూ ఫిఫ్టీ ఉంది ప్లేట్ వచ్చి త్రీ హండ్రెడ్ ఉంది ఫోర్ ఫోర్ ట్వంటీ

బిర్యానీ కా బిర్యానీ పరోటా అండ్ మా రెస్టారెంట్కి ఫేమస్ చైనీస్ థాలి ఇది ఒక స్పెషల్ ఐటెమ్ ఇది ఒకటి స్పెషల్గా అవైలబుల్లో ఉంటుంది చైనీస్ థాలి అని ఇది సింగిల్ పర్సన్ తినడానికి పర్ఫెక్ట్గా తినగలుగుతాము అనంటే సింగిల్ పర్సన్కి వన్ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది ఫుల్గా తిన వచ్చు లేదంటే వన్ బై టూ చేసుకుని తింటే ఇద్దరికి సరిపోయేటట్టుగా ఉంటుంది వన్ బై టూ వన్ ఫిఫ్టీ ప్లేట్ చైనీస్ థాలి అనేది వన్ ఫిఫ్టీ ప్లేట్లో మ్యామ్ నా బెస్ట్ ఒపీనియన్ చైనీస్ థాలి అనేది అది ఫైర్తోనే వస్తుంది కాబట్టి మా రెస్టారెంట్లో తింటేనే మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది ఒకసారి వచ్చి విజిట్ చేసి తినండి అదొక చైనీస్ థాలి అవి ఇవి కాకుండా మా దగ్గర డిజర్స్ స్టాటర్స్ కూడా చాలా చికెన్ టిక్కా ఇలాంటి స్టాటర్స్ కూడా చాలా ఉంటాయి వాటితో పాటు చైనీస్ థాలి అనేది ఇక్కడ ఈడ ఈడ ఉండి తింటే రెస్టారెంట్లో మీరు రెస్టారెంట్లో తింటేనే దాని టేస్ట్ దాంది హాట్ హాట్గా తినడమే కదా దాని స్పెషాలిటీ సో దట్స్ అందుకోసమని అందుకోసమనే ఒకసారి విజిట్ అయ్యి టేస్ట్ చెయ్యండి మీరే ప్రతీ టైం అదే ఫుడ్ కావాలి అది మళ్ళీ మా రెస్టారెంటే కావాలని మీరే ఉన్నాయా లేవా అని ఆర్డర్ ఉన్నాదా లేదా అని తెలుసుకుని మరీ వచ్చి తింటారు యా మ్యామ్ రండి వచ్చి విజిట్ అవ్వండి ఈ రోజు టుడే టైం పడత మళ్ళీ చేస్తారు కానీ కాస్త టైం పడుతుంది ఒక వన్ అవర్ పడుతుంది కదా సో ఆ వన్ అవర్ లోపల మీరు స్టార్టర్స్ కానీ ఏదైనా ప్లాన్ చేసుకుని తిన తిందామని అనుకుంటే తిన వచ్చు అయిపోతాయి అయిపోనటువంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడూ ఉండదు మేము ఆ కంటెంట్ని చూసుకుని కస్టమర్స్ని చూసుకుని ఎప్పుడూ ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాం ఓకే అండి